నేనే ఎవరికైనా పెయింటింగ్ లేదా చేతితో తయారు చేసిన కార్డును బహుమతిగా ఇచ్చానా అంటే అవును నేను ఇచ్చాను చాలామందికి నేను చేతితో రాసిన కార్డ్లు ఇదివరకు నేను చాలా చిన్నప్పుడు చాలామందికి మనకు ఇప్పుడంటే మొబైల్ ఫోన్లు అలా వచ్చేసినాయి కానీ అందరు ప్రింటింగ్లు అవన్నీ ఇస్తున్నారు కానీ నేను చిన్నప్పుడు మాటికి చాలామందికి చేతితో రాసి కార్డ్లు ఇచ్చేవాడిని ఎందుకు అంటే వా చేతితో రాసిన కార్డులు అలా రాసి ఇవ్వటం ఒక మంచి కళ అదొక కళ అందరికీ ఉండాల్సిన కళ ఇంకా వారు ఎందుకు ఆధారపడేది అన్నదానం లేదా చేతితో తయారు చేసిన కార్డులను బహుమతిగా ఇచ్చడం మరియు అవికి సెంటిమెంట్ విలువ పైకి ఉంటుంది చాలామందికి అలారాసిచ్చటం వల్ల వాళ్లు చాలా సంతోషంగా ఆనందపడతారు ఫీల్ అవుతారు ఇంకా అలా చేతితో రాసి ఇచ్చారు కాబట్టి తప్పకుండా వెళ్లాలని ఉంటది చాలామందికి వ్యక్తిగత అనుభవం ఉంటుంది చేతితో తయారుచేసిన వస్తువులు వ్యక్తిగత అనుభవాన్ని ఆకర్షించడంలో సహాయపడతాయి అవి వ్యక్తిగత స్మృతులను మరియు అనుభవాలను సాయపడతాయి ఇంకా చాలామందికి అనుకూలత మరియు డిజైన్ చేత్తో తయారుచేసిన వస్తువులు వ్యక్తిగత రూపం డిజైన్ అక్షరాల వలన అనేక రకంగా ఆకర్షించితే అవి అది ప్రాముఖ్యంగా ఉంటుంది సహాయపడుతుంది ఇంకా చాలామందికి మనం బొమ్మలు వేయటం కూడా చాలామందికి ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు చాలామందిని చూడొచ్చు మనం మన ముందే మన బొమ్మని రెండు నిమిషాల్లో గీసి ఇస్తారు అలా గీసిస్తే మన బొమ్మను మనం చూసుకుంటేనే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం మన అందరము అలాగే చాలామంది నాకు నేను కూడా కొంతమందికి అలా బొమ్మలు వేసి ఇస్తాను అంటే ఇంకొకరికి ఇస్తానని కాదు గాని నాకంటూ నాకు నచ్చిన ఏదైనా బొమ్మ ఉందనుకో దాన్ని ఒకసారి చూసుకొని దాన్ని అచ్చం అదున్నట్టు నేను గీసుకుంటాను ఆ బొమ్మని గీసుకొని అందరికీ చూపిస్తాను అందరూ నన్ను మెచ్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా వ్యక్తిగత సంబంధం కూడా ఉంటుంది అలాగే చేస్తే చేత్తో తయారుచేసిన వస్తువులకు చాలామంది ఇష్టపడుతారు ఇంకా మనం చేత్తో గీశామని చెప్తే గనుక చాలామంది కూడా మెచ్చుకుంటారు మనల్ని